దాదాపు మా ప్రాంతంలో చాలా ప్రత్యేకమైన వంటకాలు ఉంటాయి నా ప్రాంతానికి ప్రత్యేకమైన మరియు దాదాపు ప్రతిరోజు తయారుచేయబడే వంటకం పెసరట్టు ఇది పెసరలను టమాటా ఉల్లిపాయలు మరియు మసాలా దినుసులుతో వండిన ఒక సాధారణ వంటకం ఇది చాలా రుచికరంగా మరియు పోషకమైనది మరియు ఇది తెలుగు వంటకాలలో ఒక ప్రధానం భాగం పెసరట్టును ఇంట్లో లేదా రెస్టారెంట్లలో తయారు చేయవచ్చు రెస్టారెంట్లలో పెసరట్టును సాధారణంగా ఒక ప్రత్యేకమైన స్టాల్ లో లేదా బార్ లో అందిస్తారు ఇంట్లో పెసరట్టును సాధారణంగా ఉదయం లేదా భోజనం సమయంలో ఒక భోజనంగా తినబడుతుంది పర్యాటకులు పెసరట్టును ప్రయత్నించడానికి నా ప్రాంతంలో అనేక మార్గాలు ఉన్నాయి వారు స్థానిక రెస్టారెంట్ లో ఒకదాన్ని ఆర్డర్ చేయవచ్చు లేదా ఇంటిలో తయారుచేయబడ్డానికి ఒక వంటకాన్ని ప్రయత్నించవచ్చు ఇక్కడ పెసరట్టు కోసం ఒక సాధారణ వంటకం ఉంది పావుకప్పు పెసర్లు నానబెట్టినవి ఒక టేబుల్ స్పూన్ నూనె పావు కప్పు ఉల్లిపాయలు తురుముగా చేసినవి రెండు పచ్చి టమాటాలు తురుముగా చేసినవి పావు టీ స్పూన్ ఉప్పు పావు టీ స్పూన్ నల్ల మిరియాలు పావు టీ స్పూన్ గరంమసాలా పావు టీ స్పూన్ జీలకర్ర పొడి పావు టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ పెసరట్టును కలిపి ఒక గిన్నెలో పెట్టుకోండి ఒక పాన్ లో నూనె వేడి చేసి ఉల్లిపాయలను వేయించండి ఉల్లిపాయలు మృదువైనవయ్యాక టమాటాలు ఉప్పు మిరియాలు గరంమసాల మరియు జీలకర్ర పొడి వేసి కొద్ది సేపు వేయించండి పెసర్లు మరియు అల్లం వెల్లుల్లి పేస్ట్ ని వేసి బాగా కలపాలి పెసర్లు మృదువైననంతవరకు కప్పు ను మూసివేసి ఉడికించాలి వేడిగా వడ్డించాలి